మా ప్రాంతానికి చెందిన అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమైన శిల్పకళలలో అమరావతి బౌద్ధస్థూపం ముఖ్యమైనది ఇది గుంటూరు జిల్లాలో ఉంది బౌద్ధ మతానికి సంబంధించిన అత్యంత ప్రాచీన శిల్పకళ కృషి ఇది దీనిపై ఉన్న శిల్పాలు బౌద్ధ చరిత్రను సూచిస్తాయి మరియు లేపాక్షి ఆలయం దీన్నే వీరభద్ర స్వామి ఆలయం అని కూడా అని అంటారు ఇది అనంతపురం జిల్లాలో ఉన్న ఈ ఆలయం విజ్ఞాన శిల్ప కళలతో కూడినది ఆకాశంలో వేలాడే గద్దె దీనిలో విశేష ఆకర్షణ మరియు అహోబిలం అహోబిలం నరసింహస్వామి దేవాలయం ఇది కర్నూలు జిల్లాలో ఉన్న ఈ దేవాలయం తొమ్మిది రూపాలలో నర్సింహస్వామిని దర్శించవచ్చు ఇంకా చూసుకుంటే మనకి ఏటికొప్పాక ఇది ప్రసిద్ధ హస్త కళలకు సంబంధించినది ఇది విశాఖపట్నం జిల్లాలో తయారయ్యే ఈ తక్కువ తాపాన్ని కలిగించే ల్యాక్ చెక్క బొమ్మలు సహజ రంగులతో తయారు చేస్తారు మరియు ధర్మవరం పట్టు చీరలు ధర్మవరంలో తయారయ్యే ఈ చీరలు బంగారు వెండి జరీ పనితో ప్రసిద్ధి చెందాయి ఇంకా చూసుకుంటే మనకి నెమలకంటి బొమ్మలు అని కూడా చాలా ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనవి అని చెప్పుకోవాలి ఈ వీటికి మిగతా కళారూపాల కంటే ఇవి ఎలా భిన్నమైనవి అని అంటే ఆంధ్రప్రదేశ్ అనేది వివిధ రాజవంశాల పరిపాలనలో ఉండటం వల్ల వివిధ శైలుల సమ్మేళనంగా ఉంది మౌర్యులు చాళుక్యులు విజయనగర సామ్రాజ్యాల ప్రభావం దీనిపై ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు గోదావరి కృష్ణ నదుల పరివాహక ప్రాంతాల్లో జల వనరులు వ్యవసాయ వనరులు ఉండటం వల్ల వస్త్ర పరిశ్రమ బొమ్మల తయారీ అభివృద్ధి చెందింది హస్తకళ మరియు ఈ హస్తకళలో సహజ పద్ధతులు వినియోగించడం అనగా రసాయన రహిత సహజ రంగులు చెక్క వెండి జరీ వాడటం ప్రత్యేకంగా నిలుస్తుంది కొన్ని కళలు ఉదాహరణ కలంకారి కూచిపూడి నృత్యం యునెస్కో వారసత్వంగా గుర్తింపబడే స్థాయికి చేరాయి అందువల్లే ఇవి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్య ప్రత్యేకతలు